హా అవును మహిళలు ఖచ్చితంగా ఆటల్లో పాల్గొంటారు నిజానికి వాస్తవానికి చాలా మంది మహిళలు వివిధ రకాల క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు దానిలో ముఖ్యంగా క్రికెట్ ఒకటి భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటి రెండు వేల ఇరువై మూడు మహిళల క్రికెట్ లో వారి ప్రపంచ కప్పు గెలిచారు దానితో ప్రపంచంలోనే అందరు హృదయల్లో వారు మంచి స్థానాన్ని కూడా పొందారు అంతేకాకుండా మనం టెన్నిస్లో కూడా చూసినట్లయితే సానియా మీర్జా సానియా మీర్జా టెన్నిస్లో ఒక ప్రముఖ ఆటగాళ్ళలో చాలా ప్రాముఖ్యత చెందింది గ్రౌండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ మన దేశ టెన్నిస్ సానియా మీర్జా అంతేకాదు సానియా మీర్జా తన మనసుని పాకిస్తాన్ క్రికెటర్ గెలుచుకున్నాడు అంటే మన యొక్క దేశ మహిళ వివిధ దేశాలతో ప్రాముఖ్యత సంతరించుకుంది అంతేకాకుండా బ్యాడ్మింటన్లో చూసుకున్నట్లయితే పీవీ సింధు పివి సింధు ఒలంపిక్లో మంచి పథకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఈమె భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈవిడే కాదు ఇంకా సైనా నెహ్వాల్ సై ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా బ్యాడ్మింటన్లో మంచి ప్రాముఖ్యత చెందినవారు అదే విధముగా భారత మహిళలలో ఫుట్బాల్ ఆడిన వారిలో కూడా కొంతమంది ఉన్నారు ఫుట్బాల్లో భారత జట్టులో రెండు వేల ఇరువై రెండు ఏఎఫ్సి మహిళా ఆసియా కప్లో పాల్గొన్నారు నాకు కచ్చితంగా తెలియదు కానీ చాలామంది మహిళలు ఆటలు ఆడతారు కానీ సంఖ్య పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేను గానీ భారతదేశంలో మహిళలకు క్రీడ అవకాశాలు చాలా వరకు మెరుగుపడుతూ ఉన్నాయి ఇంకా అవి మెరుగుపడాల్సిన అవసరం కూడా ఉంది అదే కాకుండా వారు చాలా సవాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కొన్ని సమాజాలలో మహిళలు ఆటలు ఆడడానికి ప్రోత్సహించబడడం లేదు అంతవల్ల వారు అవకాశాలు వచ్చినా ముందుకు రాలేకపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తరచుగా క్రీడ సౌకర్యాలు శిక్షణ అవకాశాలు అందుబాటులో ఉండడం లేవు అంతేకాకుండా వారికి ఆర్థిక అడ్డంకులు అనేది ముఖ్య ఇబ్బంది క్రీడలలో పాల్గొనడం ఖరీద ఖరీదైనది కావచ్చు అందువల్ల చాలామంది ఎనుకబడినవారు లేదా ఆర్థికంగా వెనుకబడిన వారులో వీటిల్లో పాల్గొనడానికి అవకాశాలు దొరకడం లేదు ఈ సవాలను ఎప్పుడైతే స్త్రీలు అధికమించారో వారు ప్రపంచంలోని మొదటి స్థాయిని పొందడానికి ఎంతో ప్రయత్నిస్తారు వారి కృషి కూడా చేస్తారు అందువల్ల ఈ సవాళ్ళను అధిగమించడానికి ప్రభుత్వం చాలా కృషి చేయాలి మరియు ప్రైవేట్ సంస్థలు కూడా వారిని ప్రోత్సహించాలి మహిళలు క్రీడలను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను ప్రారంభించాలి మహిళలు క్రీడల్లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి కూడా చాలా కృషి చేయాలి